నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక మంచి అందంగా అలాగే వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉండే అటువంటి ఒక రన్నింగ్ షూని కొన్నాను దాన్ని నేను ఆన్లైన్ మార్కెట్లలో ఫ్లిప్కార్ట్ మార్కెట్లలో కొనడం జరిగింది అయితే అది వాడుతున్న అటువంటి మొదటి రోజు నుంచి ఇప్పటివరకు దాన్ని వేసుకున్న ప్రతిసారి ఏదో కొత్త అనుభూతి నేను పొందుతు ఉండేవాడిని దాన్ని వేసుకుని దాంతో పరిగెడుతు ఉన్నప్పుడు నా కాళ్ళు చాలా సౌకర్యవంతంగా చాలా మృదువుగా అలాగే నాకు పరిగెత్తడానికి వెసులుబాటు కలిగించే విధంగా

నేను దీనికంటే ముందు ఇతర ఇతర కంపెనీలు షూలు కొన్నప్పటికి ఈ రన్నింగ్ షూ వాడిన అటువంటి అనుభూతి కానీ ఈ రన్నింగ్ షూ వాడిన అటువంటి ఆ సౌకర్యంవంతమైనటువంటి ఆ అనుభవాన్ని కానీ నేను ఎప్పుదు అనుభూతి చెంద కానీ నేను ఎప్పుడు రన్నింగ్కు వెళ్ళాలన్నా సరే ఆ రన్నింగ్ షూస్ని నేను వేసుకుని వెళ్ళడం జరిగింది రన్నింగ్ షూలు తయారు చేసే విధానాన్ని మనం కనుక గమనిస్తే వివిధ కంపెనీలు వివిధ రకాలైనటువంటి రూపకాలలో వివిధ రకాలను ప్రదర్శింపబడే అటువంటి విధంగా వారు తయారు చేస్తారు కానీ నేను కొన్నటివంటి రన్నింగ్ షూ అయితే అది చూడడానికి అలాగే ధరించడానికి దాన్ని ఉపయోగించడానికి కూడా సౌకర్యవంతంగా ఉంది ఎటువంటి దుస్తులు మీద వేసుకున్నప్పటికి అది చాలా అందంగా కనబడుతుంది అంతేకాకుండా దాని ధర కూడా చాలా తక్కువకి నేను కొనడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు దాని ధరని బయట మార్కెట్లలో నేను అడిగినప్పుడు ఇంచుమించుగా రెండు వేలు మూడు వేలు రూపాయల పైన మరి తెలియచేయడం జరిగింది అయితే మరి ఆన్లైన్ మార్కెట్లో నేను చూసినప్పుడు అతి తక్కువకి వెయ్యి రూపాయలలోపు దాని కొనుగోలు చేయడం జరిగింది ఇంత తక్కువ వస్తుంది ఇంత తక్కువ ధరని వీళ్ళు ప్రదర్శిస్తున్నారు అది ఎలా ఉంటుందో చినిగిపోతుందేమో లేదా వాడుతున్నప్పుడు పగిలిపోతుందేమో అనేటువంటి సందేహాలతో నేను తీసుకున్నప్పటికి అది వాడుతు ఉన్నపుడు అది మన్నిక వచ్చిన విధానాన్ని చూసినప్పుడు ఆ ధర నేను కొన్నటువంటి ధర చాలా తక్కువ అనేటువంటి అనుభవాన్ని నేను పొందాను అంతేకాకుండా ఎంత సమయం దాన్ని వేసుకుని వాడుతున్నప్పుడు దాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించినప్పటికి దాని మన్నిక చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు మా కుటుంబ సభ్యులు కూడా వాటిని చూసినప్పుడు చాలా మంచి రన్నింగ్ షూస్ని నువ్వు కొన్నావు మాకు కూడా ఇలాంటివి కొనిపెట్టు అనడం జరిగింది నేను వారికి కూడా అటువంటివి కొనడం వారికి కూడా అటువంటివి చూపించి వారు వేసుకున్న తర్వాత అవి ఎలాగుందని తెలుసుకోవడం కూడా జరిగింది అయితే ఏది ఏమైనప్పటికి ఒక వస్తువుని మొదటిసారి సందేహంతో కొన్న తర్వాత దాన్ని వాడుతున్నప్పుడు పొందే సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విధంగా ఈ రన్నింగ్ షూస్ వాడుతున్నప్పుడు నాలో అటువంటి అనుభూతులు నేను పొందాను ఇంకా రన్నింగ్ షూస్ కోసం చెప్పాలంటే దాన్ని అడుగు భాగాన్ని కంపెనీ వారు రోడ్డుకి చక్కటి గ్రిప్పు ఉండే విధంగా వాళ్ళు దాన్ని తయారు చేయడం అలాగే లోపలి అమరిక విధానాన్ని చూస్తే ఒకవేళ బలంగా అడుగులు వేస్తున్నప్పుడు పాదాలకి ఎటువంటి చిన్నపాటి గాయాలు కూడా కలిగించకుండా పాదాలని మృదువుగా కాపాడుతు కాళ్ళకి సరైనటువంటి విధంగా సంరక్షించే విధంగా తయారు చేయడం జరిగింది అదేవిధంగా పరిగెడుతున్న సమయం ఆ రోడ్డు మీద ఉండే అటువంటి రాళ్ళు తగులుతున్నప్పుడు దాని పైన ఉన్నటువంటి పొరలు చినిగిపోకుండా చక్కటి మంచి నెంబర్ వన్ లెదర్ను వారు వాడడం జరిగింది ఏది ఏమైనప్పటికి ఆ రన్నింగ్ షూస్ని అప్పుడు నేను వాడుతున్నప్పుడు దాని నుంచి వచ్చిన అనుభూతి ఎప్పుడు చెప్తున్నా నాలో సంతోషాన్ని కలిగిస్తుంది